ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల వ్యవస్థను భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల ఆరోగ్య వ్యవస్థలతో పోలిస్తే కొన్ని ముఖ్యమైన బలాలు మరియు బలిహీనతలు ఉన్నాయి వాటిని నాణ్యత అందుబాటు సౌల సౌలభ్యం వంటి అంశాల ప్రకారం విశ్లేషించవచ్చు అది ఏంటంటే ఆరోగ్య భీమా పథకాలు ప్రాథమిక ఆరోగ్య సేవల విస్తరణ ప్రజారోగ్య కార్యక్రమాలు డిజిటలైజేషన్ ప్రయత్నాలు ఇంకా బలహీనతలకు వస్తే మానవ వనరుల లోపం అసమాన వృద్ధి ఆసుపత్రుల మౌలిక వసతుల లోటు ఫాలో ఆఫ్ కేర్ లోపం ఇతర దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో యూకే ఎన్హెచ్ఎస్ కెనడా ఆరోగ్య సేవలు సార్విస్త సాార్వత్రికంగా అందుబాటులో ఉండే విధంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తి సదుపాయాలు విస్తరణ సాధ్యపడలేదు